మా ఇంట్లో ఏంటంటే ఏమైనా మ్యారేజ్ హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఏమైనా మ్యారేజ్ కానీ ఏమైనా వచ్చినాయనంటే ఫస్ట్ అప్డేట్ వచ్చేది ఏంటంటే ఇంస్టాగ్రామ్లో చూస్తాం మేము బిగ్బాస్లో కంటెన్టెన్స్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళవి ముందే డీటెయిల్స్ అన్నీ ముందు వచ్చేస్తున్నాయి కాబట్టి మేము అది చూసి ఓ వీళ్ళ అని చెప్పి మేము గెస్ చేస్తాము సో మా ఇంట్లో మేము అందరము చాలా మంది యూస్ చేస్తాము ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏంటంటే జనరల్గా ఏమైనా మెసేజ్ ఫార్వోడింగ్ కానీ దేనికన్నా కానీ ఈజీగా యూస్ అయ్యిద్ది చాలా బావుంటుద్ది కూడా దానివల్ల ప్రాబ్లం కూడా ఏముండదు అలాగే ఏంటంటే దానివల్ల ఉపయోగాలు అంటే మంచిదే అంటే ఏంటంటే మనకేమైన న్యూస్ అప్డేట్స్ కావాలంటే మనకా న్యూస్ అప్డేట్స్ వస్తాయి సో దానివల్ల ఉపయోగపడుతుంది దాని కోసము ఉపయోగపడుతుంది ఇంకా ఏంటంటే మనము ఇప్పుడు సపోజు ఏదైనా కొన్ని విషయాలు మనం బయట విషయాలు ఏమన్నా తెలుసుకోవాలని అనుకుంటే అవి దీని ద్వారా తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే మా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమైనా ఉన్నా సరే వాటిల్లోనే చూసి చెప్తారు